భారతీయ రవాణా వ్యవస్థ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుంది అది దాంట్లో వచ్చే సమస్యలు ఏంటి అంటే రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రత్యేకంగా ఊళ్ళల్లో రాష్ట్రం యొక్క ఊళ్ళల్లో రోడ్లు చక్కగా లేకపోవడం వల్ల అది ఇబ్బందులు పడుతుంది ఉన్న గవర్నమెంట్సు వాటిని పెంచడానికోసం ప్రయత్నం చేస్తున్నప్పటికినీ పూర్తిగా సహకరించలేకపోవడం వల్ల ఇంకా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సో ఈ రోడ్లను హైవే రోడ్లుగా మారగలిగితే ప్రజలకు రవాణా అన్నది సౌకర్యం చాలా సులభంగా అవుతుంది